నేను నా యొక్క స్నేహితుల దగ్గర ఉన్న పుస్తకాలు చూసి లైబ్రరిలో ఉన్న పుస్తకాలు చూసి చదివిన తర్వాత వాటిలో సారాంశాన్ని తెల్సుకుని నేను ఆ యొక్క పుస్తకాల్లో ఉన్న విషయాల్ను అనుసరిస్తాను